చెప్పండి ఓకే అండి ఎప్పటి నుంచి వస్తుంది టూ డేస్ నుంచా ఓకే అండి జ్వరమైనా ఇంకా ఏమైనా వస్తున్నాయా అంటే దగ్గు జలుబు హెడేక్ టాబ్లెట్ ఏమైనా వేసుకున్నారా అండి అంటే దీనికి డోలో వేసుకుంటే కాదు అండి ఇంకా మనకి దీనికి ట్రీట్మెంట్ అనేది చేయాలి డోలో వేసుకుంటే తగ్గదు డోలో వేసుకుంటే తగ్గదు అండి దీనికి అన్నట్టు ఇంజక్షన్ చేయాలి ఇంజక్షన్ చేస్తేనే జ్వరం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇది వైరల్ ఫీవరు వైరల్ ఫీవర్ కాబట్టి దీని జ్వరం దీని ఇంజక్షన్ వేసి దీనికి హ్యాండ్కి నీడిల్ అనేది వేయాలి అండి అప్పుడే తగ్గుతుంది అయితే మీరు ఈ నైట్కి ఏం చేయండి అంటే ఈ నైట్కి పెరాలసిస్ అని టాబ్లెట్ ఉంటుంది అండి లేదు అండి ఫస్ట్ నన్ను మాట్లాడనిస్తారా ఓకే ఓకే ఓకే మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది వాంటింగ్స్ నీ హెడేక్ కానీ కఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చిందాన్ని దాన్ని వైరల్ ఫీవర్ అంటారు క్యాజువల్ ఫీవర్ అయితే మనం డోలో వేసుకోగానే తగ్గిపోతుంది అండి అయితే ఇక్కడ వాంటింగ్ అలాగే కోల్డ్ కఫ్ హెడేక్ వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ వైరల్ ఫీవర్ ఉన్నట్టు అర్థం వైరల్ ఫీవర్ అంటే సాధారణంగా తగ్గదండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గుతుంది ఓకేనా కాబట్టి దీనికి తగ్గట్టు మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలి అండి అయితే నేను ఇక్కడ వాట్సాప్లో కొన్ని మెడిసిన్స్ వ్రాసి లిస్ట్ పంపుతాను మీరు అవి తీసుకోండి మీకు తగ్గుతుంది అయితే ఈ నైట్కి మీరు మాత్రం ఇక్కడ మిర్యాలగూడ మనకి ఇక్కడ శాంతి హాస్పిటల్ అని ఉంది అండి మీరు అక్కడికి వచ్చి కన్సల్ట్ అయితే మీకు ఎలా ట్రీట్మెంట్ చేయాలని చెప్తాను మీరు అక్కడికి వచ్చి కలవండి సరేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి మరి ఆగండి థ్యాంక్ యూ సరే అండి మరి ఉంటాను